మా ప్రాంతంలో ఎక్కువగా కనిపించే పక్షులు అంటే కాకులు రామచిలకలు ప పిచ్చుకలు ఇలా చాలా పక్షులు కనపడతాయి నాకు ఇష్టమైన రకం పక్షి అంటే చిలక రామచిలక ఎందుకు అంటే దాని రంగు రామచిలక రంగు రా చిలక రంగు ఆకుపచ్చ రంగు ఒళ్ళు మొత్తం ఆకుపచ్చ రంగు ముక్కు ఎరుపు రంగు ఎంతో అందంగా జామపండ్లు కొరుక్కొని తినడం చాలా ఎంతో అందంగా ఎగరడం కొన్ని కొన్నిసార్లు అది ఎంతో అందంగా కనిపిస్తుంది కళ్ళకి చూడగానే నచ్చేలా ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటుంది రామచిలక దాని పలుకులు చిలక పళ్ళు తనని ప చిలక లాగా పలుకుతుంటే చాలా మంది అంటారు కదా చిలక పలుకులు అని అది దాని పలుకులు ఎంతో చూడటానికి ఎంతో ముద్దు ముద్దుగా కనిపిస్తాయి చాలా అందంగా కనిపించే రామచిలక చాలా అందంగా మాట్లాడటం నే మాట్లాడుతుంది చాలా అందంగా తింటుంది తను ఎంతో అటూ ఇటూ భలే అటూ ఇటూ భలే తిరుగుతుంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అందుకే నాకు చాలా ఇష్టం రామచిలుక పోల్చడం కూడా రామచిలకతోనే చాలా మంది అమ్మాయిలను చాలా రకాలుగా పోలుస్తారు కానీ రామచిలక పో లాగా పోలుస్తారు రంగుని కూడా ఒక గ్రీన్ కలర్ ఒక రంగును రామచిలక రంగు అని పేరు పెట్టేస్తారు అంత అందంగా ఉంటుంది చాలా మంది జాతకాలు చెప్పేవారు కూడా రామచిలక జాతకం చెబుతుంది రామచిలుక జాతకం బాగున్న చెప్తే మంచిది తను ఏ బొమ్మ తీస్తే అలా ఉంటుంది జీవితం అని చాలా మంది తనని వెంటబెట్టుకొని తిరుగుతారు రామచిలుకని రామచిలుకా ఎంతో ఆకర్షణీయంగా ఎంతో అద్భుతమైన పక్షి తను చేసే అల్లరి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తను చె తను రామచిలక ఒక చాలా తెలివైన పక్షి అందుకే తనని ఎంతోమంది పూజారులు కానీ జాతకాలు చెప్పేవారు కానీ వాటిని వెంటబెట్టుకొని తిరుగుతుంటారు రామచిలక చాలా దొంగతనాలు బాగా చేస్తుంది జామకాయ చిలకా కొ చిలక కొరికిన కాయలు అంటారు అది కొరికిన కాయ కూడా చాలా మంది ఇష్టంగా తింటారు నాకు బాగా నచ్చే పక్షులలో రామచిలక చాలా ఇష్టం ఇది కారణం ఇంకా కాకులు కూడా బాగా తిరుగుతాయి కాకులని బాగా ఎవరూ ఇష్టపడరు కానీ కాకులు కూడా ఒక రకంగా చాలా అందం చాలా ఇష్టం అవి అవి అరిస్తే చుట్టాలు వస్తారు అంటారు అవీ ఇంటి ముందు వాలితే మంచిది అంటారు అవీ చనిపోయాక కాకులు ముడితే మంచిది ఆత్మ శాంతిస్తుందని కాకులకి చాలా ప్రధానమైన కార్యాలున్నా కానీ చాలా మంది కాకులని పట్టించుకోరు అది దాని అరుపులు చాలా చిరాకుగా చాలా ఇబ్బందిగా అను అనుకుంటారు చిలక పలుకు చిలక అరిస్తే చాలా అద్భుతంగా ఉంది అనుకుంటారు ఇవి రెండూ నాకు చాలా ఇష్టం